పాడటం మొదలు పెట్టాలి లేదా మెరుగుపరచుకోవాలి అనుకునే వారికి నేను ఇచ్చే సలహా ఏంటంటే మొదటగా శ్వాస నియంత్రణపై దృష్టిపెట్టాలి ఇది ఎందుకు అని అంటే సరైన శ్వాస అనేది మంచి గానానికి కీలకం మొదటగా డయాఫ్రాగ్మటిక్ స్వర శ్వాసను నేర్చుకుంటే ఎవరైతే గాయకులు ఉన్నారో వాళ్ళు వాళ్ళ యొక్క ఛాతితో కాకుండా కడుపుతో ఊపిరి పీల్చుకోవాలి ఇది దేనికి ఉపయోగపడుతుందంటే గాయకుల ఒక్క వాయిస్ పై మరింత శక్తి శక్తిని మరియు నియంత్రణను ఇస్తుంది రెండవది ఏంటంటే గాయకుల యొక్క స్వర పరిధిని కనుగొనడానికి కనుగొనడం ప్రతీ ఒక్క ప్రతీ ఒక్కరికి ఒక విధంగా ఒక దాంట్లో టాలెంట్ ఒక దాంట్లో టాలెంట్ ఉంటుంది అలానే మీ ఏ ఎవరైతే గాయకులు ఉన్నారో వాళ్ళకి అనుకూలమైన పాటలను పాడటం నేర్చుకుంటే దాని ద్వారా మిగతా పాటలన్నీ మొదటిగా అనుకూల మీ స్వరానికి అనుకూలమైన పాటలను ఏదైతే ప్రాక్టీస్ చేస్తూ ఉంటే దాని ద్వారా మిగతా పాటలన్నీ నేర్చుకోవడానికి అవగాహన ఉంటుంది ఈ సులభం అవుతుంది తరువాత మూడోవది ఏంటంటే చెవికి శిక్షణ ఇవ్వడం ట్యూన్లో పాడటానికి పిచ్ని గుర్తించడం చాలా అవసరం చాలా అవసరం అన్నమాట దానివల్ల మీరు ప్రయత్నించగలిగే అనేక ఆన్లైన్ చెవి శిక్షణ వాయువులు ఉన్నాయి దాంట్లో మీరు మీయొక్క చెవి శిక్షణ ఉపయోగిస్తే అది చెవి శిక్షణ నేర్చుకుంటే అది మీ పా మీరు పాడే పాటల్లో మీయొక్క వాయిస్ మీయొక్క స్వరం ఎలా ఉందో తెలుస్తుంది నాలుగవది ఏంటంటే ఇతరులతో కలిసి పాడటం ఒక గాయక బృందంలో లేకపోతే పాడే బృందంలో చేరటం అనేది ఇతరుల నుండి ఇతరుల నుండి నేర్చుకోవడం చాలా అవసరం మరియు ప్రేక్షకుల ముందు ప్రదర్శనను ప్రాక్టీస్ చేయడానికి గొప్ప మార్గం ఇతరులతో కలిసి పాడితే అలానే ఐదోవది ఏంటంటే మిమ్మలిని మీరు పాడేటప్పుడు మీ పాటని రికార్డ్ చేసుకోవడం ఇలా మిమ్మల్ని మీరు పాడేటప్పుడు మీరు రికార్డ్ చేసుకుంటే దాని తరువాత విని మీరు మెరుగుపరుచుకోవాలి అనుకుంది మీకు ఎక్కడైతే ఏ పా ఏ దాంట్లో మీరు ఏ ఏ ట్యూన్లో తక్కువ ఉన్నారో ఆ ట్యూన్ని మెరుగుపరచుకోవచ్చు దానివ మీ మీ వల్లనే మీరు మీ యొక్క సమస్యలను తెలుసుకొంటారు అందుకు మీరు రికార్డ్ చేసుకోవాలి తరువాత ఏంటంటే స్వరాన్ని జాగ్రత్తగా చూసుకోవడం మీ స్వరాన్ని జాగ్రత్తగా ఎలా చూసుకుంటారు అంటే తగినంత నిద్ర పోవాలి హైడ్రేటిక్గా ఉండాలి మరియు ధూమపానం నుండి మద్యపానం నుండి దూరంగా ఉండాలి ధూమపానం నుండి మధ్య ప్రాణా ధూమపానం మద్యపానం ఈ రెండూ మీ స్వర తంతువులను దెబ్బతీస్తాయి కాబట్టి రెండింటికీ మీరు దూరంగా ఉండాలి ఆఖరిది ఏంటి అని అంటే ముఖ్యంగా మీరు పాడేటప్పుడు ఆనందిస్తూ పాడాలి ఆనందించాలి పాడటం ఆనందకరంగా ఉండాలి మీరు పాడేటప్పుడు మీరు ఇష్టపడే పాటలని ఎంచుకొని మీ హృదయపూర్వకంగా పాడితే మీకే కాకుండా ప్రేక్షకులందరికీ మీరు పాడే పాట చాలా ఆనందకరాన్ని ఇస్తుంది చాలా బాగుంటుంది